నాకు నృత్యానికి సంబంధించి కొన్ని కలలు ఉన్నాయి అంటే దానికి సంబంధించిన ప్రతీ ప్రదర్శన చేయాలి దాంట్లో ఉన్న మెలుకువలని నేర్చుకోవాలి ఇంకా దాని గురించి అన్ని అంశాలు నేర్చుకోవాలి ఇలా నాకు మొదటలో నేర్చుకునేటప్పుడు చాలా కోరికలు కలలు ఉండేవి అంటే నేను అందరిలోకల్లా చాలా గొప్పగా ఎటువంటి ప్రదర్శన ఇచ్చినా సరే నేను చేయాలి అందరి మన్ననలనీ పొందాలి అని కలలు కనేదాన్ని దానికోసం నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహించి నాకు నృత్యాన్ని నేర్పించడం జరిగింది దాంతో నేను కొన్ని కలలని అయితే నేను నెరవేర్చుకోవడం జరిగింది దాంతోపాటు నేను కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాను దీనితోపాటు నేను కొంచెం అమెరికా వెళ్ళి అలాంటి దేశాల్లో ఉన్న ప్రదర్శనలు ఇవ్వాలి నేను ఇంకా వాళ్ళ మన్ననలను పొందాలి నా పిల్లలకి నేను నేర్పించుకోవాలి నేనో ఒక ట్యూటోరియల్ లాగా పెట్టి వచ్చిన పిల్లలలకు నేర్పించాలి ఫ్రీగా అందరికీ సర్వీస్లాగా చేస్తూ ఇంకా నాలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేయాలి నాకు చాలా కోరికగా ఉండేది అలాంటి లక్ష్యాలు సాధించాలని అనుకున్నాను కానీ పెళ్ళికి ముందు ఉన్న జీవితం తరువాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తరువాత నా అసలు అంటే కలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నెరవేర్చుకోలేకపోయాను నా కలలు కొంతవరకు నెరవేరినా కూడా ఇంకా ఉన్న లక్ష్యాలు నేను సాధించుకోలేకపోయాను ఒకవేళ మళ్ళీ అవకాశం వచ్చి నన్ను గానీ సపోర్ట్ చేస్తే నాకు ఏదైతే ఇంకా సాధించాలి లక్ష్యాలు అని ఉన్నాయో వాటిని నేను సాధించాలని ఆశపడుతున్నాను నాకు అలాంటి అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పటికీ నాకొక అవకాశం కనుక దేవుడు ప్రా ప్రసాదిస్తే నేను మళ్ళీ ఇలా నాది ఏదైతే కళ నృత్యానికి సంబంధించిన కలలు లక్ష్యము ఉన్నాయో నేను నేర్చుకుంటూ ఇంకా నేను చెబుతూ నాతో పాటు నా పిల్లలకి ఇంకా లేని పిల్లలకి నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి అందరికీ వచ్చేటట్టు వాళ్ళ మన్ననలు పొందేటట్టు నేను చేయాలని ఆశపడుతున్నాను అలాంటి లక్ష్యన్ని సాధించాలని కూడా నేను అనుకుంటున్నాను నాకు ఒక అవకాశం రావాలని కూడా ఎదురు చూస్తున్నాను